రమ్య రెసిడెన్సీనా మాట్లాడేది మేము మాకు మీ క్యాబ్ ఒకటి కావాలండి మా ఫ్యామిలీ అంతా కలిసి ద్రాక్షారం టూర్ ప్లాన్ చేసాం అక్కడ మేము ఒక ఫైవ్ డేస్ ఉంటాము మ్యామ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక ఫైవ్ మెంబర్స్ మ్యామ్ మా ఫ్యామిలీ అంటే నాతో కలిపి కానీ ద్రాక్షారంలో మేము ఎన్ని డేస్ అయితే ఉంటామో అన్ని డేస్ కూడా మీ క్యాబ్తో పాటు డ్రైవర్ కూడా మాతో ఉండాలి ఓకే మేడం ద్రాక్షారంలో మాకు ప్లేసెస్ తెలియదు మేడమ్ నెక్స్ట్ వచ్చి ఫుడ్ కూడా మీరు చూసుకుంటారా మేడం ఓకే మేడం ఓకే మేడం వీటి అన్నింటికి కూడా ఎంత అవుతుందో ఒకసారి నాకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ప్రొఫైల్ కూడా మాకు పంపించండి మేము నచ్చిన క్యాబ్ బుక్ చేసుకుంటాం ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మ్యామ్ ముసలివాళ్ళు ఎవరు లేరు మ్యామ్ అంతా యంగ్ పీపుల్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్